మా వద్ద చిన్న జంతువుల కోసం ప్రత్యేకమైన చావడి ఉన్నాయి అందులో చిన్న జంతువులు మంచిగానే చూసుకుంటాము పశు అభివృద్ధి సమయం అంటే ఆగస్టు నెల మా దగ్గర మంచి జాతులకు ప్రోత్సాహం కోసము పశువుల ఆసుపత్రులకు వెళ్ళి డాక్టర్ల సలహాలు మాత్రం పాటిస్తూ ఉంటాము పశు సంరక్షణకై ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటాము మా వద్ద జెర్సీ ఆవు బ్రౌన్స్ ఆవు దేశీ ఆవులు కూడా ఉన్నాయి జెర్సీ ఆవు పాలను అమ్మగా వచ్చిన ధనముని ఈ పశుస పోషణకై ఉపయోగిస్తూ ఉంటాము పశువులు ఉండటం అనేక విధములుగా దాని యొక్క వ్యర్ధమును కూడా పంటపొలాలకు లాభం చేకూరుస్తూ ఉంటాయి జంతువులు అనేక రకములుగా మనుషులకంటే జంతువులు చాలా ఎక్కువగా ఆక్సిజన్ విడుదల చేస్తాయి ఆవులు ఆక్సిజన్ విడుదల చేస్తాయి ఆక్సిజన్ తీసుకుంటాయి రెండు విధాలుగా చేసే జంతువుల్లో ఆవులు మాత్రమే చేస్తాయి కనుక చాలా అభివృద్ధి ఆక్సిజన్ అభివృద్ధి చేయడానికి కూడా ఆవుల్ని పెంచుతూ ఉంటాము